నాకు చిన్నప్పటి నుంచి సేమ్యా అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా అమ్మగారు సేమ్యా కాసి ఇచ్చేవారు అన్నమాట ఏదైనా పండుగ వచ్చిన పుట్టినరోజులు అయినా ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగిన ఫస్ట్ సేమ్యా కాసేవారు అందుకని నాకు ఇష్టమైన వంటకం సేమ్యా తరువాత పండుగకి జంతికలు సున్నుండలు పాకుండలు అన్నీ వండేవారు కానీ నాకు సున్నుండలు అంటే చాలా ఇష్టం ఆ సున్నుండల వల్ల కూడా విటమిన్స్ చాలా బాగా శరీరానికి అందుతాయి ఇంకా పులావ్ అంటే ఇష్టం చికెన్ అవి ఇష్టం గులాబ్ జామ్ ఇష్టం ఇవన్నీ స్వీట్స్ ఎక్కువ బాగా ఇష్టపడతాను హాట్స్లో అయితే సమోసాలు పచ్చిమిరపకాయ బజ్జీలు ఇవన్నీ ఇష్టం అన్నమాట సాంబార్ ఇష్టం పొటాటో ఫ్రై కొబ్బరికాయ చట్నీ ఇవన్నీ ఇష్టం అన్నమాట అలాగే మన ఆహారం టయానికి తీసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది